నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అది కాంటినెంటల్ వంటలంటే కూడా చాలా ఇష్టం దాంట్లో బిర్యానీ కూడా ఒక పార్ట్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం నేను బిర్యానీ చాలా ఇష్టపడతాను తినడానికి బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీలో నేను ఏదైనా వండగలుగుతాను తినగలుగుతాను నాకు బిర్యానీలో వండే పద్ధతి కూడా చాలా ఇష్టం నాకు హైదరాబాద్లో బిర్యానీలు అన్నీ చాలా ఇష్టం దానికి చూసి నేను నేర్చుకోవడానికి కూడా చాలా ఇష్టపడ్డాను దాని నేర్చుకున్నాను చికెన్ కూడా నాకు చాలా ఇష్టం దాన్ని నేను నేర్చుకున్నాను నాకు నేర్చుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించే ఈ వంటలన్నీ మా తెలుగులో దాంట్లోనే ఉంటుంది నాకు చాలా ఆనందంగా అనిపించింది దాని చికెన్ వండినప్పుడు చాలా ఆనందపడ్డాను చికెన్ ఎలా వండాలంటే అంటే ఫస్ట్ ముందు బాల్ పెట్టుకోని దాంట్లో నూనె పోసుకుని ఆ నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి మసాలాలు వేసుకున్న తర్వాత నాకు చాలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉప్పేసుకుని కారం వేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ వేసేసి కలిపి చాలా ఉడకబెట్టిన తర్వాత దాంట్లో దాంట్లో పెరుగు వెయ్యాలి అప్పుడు నాకు చికెన్ చాలా మంచిగా ఉంటుంది చికెన్ చాలా తినాలనిపిస్తుంది అందుకే చికెన్ నేను చాలా ఇష్టపడతాను దాంట్లో పెరుగు వేసిన తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత చికెన్ చాలా బాగుంటుంది చికెన్ తినడానికి మనకు చాలా ఇష్టం చికెన్ తిని మనం దాన్ని ఆనందించడానికి చాలా బాగుంది బిర్యానీ కూడా చాలా బాగుంది ముందు బిర్యానీ ఎలా చేయాలంటే ముందు రైస్ పక్క రైస్ పెట్టుకొని రైస్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకొన్న తరువాత మనం చికెన్ ఎలా వండుకుంటామో ఆలా వండుకున్న తర్వాత మళ్లీ చికెన్ లోకి ముందు చికెన్ తీసేసి తర్వాత చికెన్ కొంచెం వేసుకున్న తర్వాత బౌల్లో పైకేసి రైస్ వేసుకొని తర్వాత చికెన్ మళ్లీ చికెన్ వెయ్యాలి మళ్ళీ తర్వాత రైస్ వెయ్యాలి అలా వేసిన తర్వాత దానికో రౌండ్గా ఏదైనా క్లాత్ కట్టాలి కట్టిన తర్వాత కొంచెం పిండి పెట్టాలి రౌండ్ అప్పుడు మనకి బిర్యానీ ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ బిర్యానీ తినడం మనకు చాలా ఇష్టమైన బిర్యానీలో ఏదైనా వండుకోవడం చాలా బిర్యానీ వండటంనాటి నాకు చాలా ఇష్టం బిర్యానిలో తినడం కూడా ఇష్టం హైదరాబాద్లో బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటాయి మనం ఏదైనా తినవచ్చు కుండ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది కుండ బిర్యానీలో నేర్చుకున్నాను నేను దాన్ని తిన్నాను బాగుంటుంది నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం